భారతదేశంలో క కర్ణాటక గోవా తమిళనాడు లో వాతావరణం ఎప్పుడూ కొంచం కూల్గానే ఉంటుంది ఎండలు టైమ్లో కొంచం ఎండ ఉంటుంది బటు ఎక్కువగా మాత్రం చల్లగానే ఉంటుంది వెదరొచ్చేసి జమ్మూ ను కాశ్మీరొచ్చేసి అవి బార్డర్సు బట్టి మనకి అక్కడ ఎక్కువ చల్లగా ఉంటుంది ఎప్పుడు మంచు కురుస్తూనే ఉంటుంది సముద్రం దగ్గరగా ఉంటాయి కాబట్టి కేరళ కర్ణాటక ఇవన్నీ చాలా చల్లగా ఉంటాయి ఎక్కువ ఎండ అనిపించదు జమ్ముకాశ్మీర్లో కూడా ఎండ అనేది ఎక్కువ రాదు ఎండ ఎండాకాలం టైమ్లో కొంచం కనిపిస్తుంది అక్కడ మంచు చాలా కులుస్తుంది కాబట్టి చాలా చల్లగా ఉంటుంది అక్కడ వాతావరణంవచ్చేసి ఢిల్లీలో మాత్రము ఇంకా చల్లగా ఉంటుంది అక్కడ అసలు మనుషులే కనిపించరు అంత ఉంటుంది బాగా కలుషితమై ఉంటుంది వాతావరణం కూడా అక్కడ ఎక్కువ పొల్యూట్ బాగా ఉంటుంది చలికాలంలో కూడా మంచు కురుస్తుంది అక్కడ బాగా పొల్యూషన్ బాగా ఉంటుంది ఢిల్లీలో కూడ ఎండల టైమ్లో ఎండాకాలంలో కొంచం ఎండ ఉంటుంది అదర్వైజ్ మిగితా టైమ్లో మాత్రం చాలా మంచు కురుస్తూనే ఉంటుంది